మా తెలుగు భాష అనేది ద్రావిడ భాష నుంచి ఉద్భవించి తెలుగు భాషగా ప్రసిద్ధి చెందింది కాలక్రమేణా ప్రస్తుత ఈ కాలంలో ఇది తెలుగు భాషగా పరి పరిణితి చెందింది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ భాషను ప్రధాన భాషగా వాడుతారు మా తెలుగు సాంప్రదాయ తెలుగు సంస్కృతిని ఉట్టి పట్టేలాగా అందరికి గర్వంగా చెప్పుకునేలాగా తెలుగు భాష ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది తెలుగు భాష పండుగ విధానంలో మా వేషధారణ మాట తీరు అన్నిటిలో కూడా తెలుగు భాష అనేది ఎంతో ప్రభావితం చెందింది అంతే కాకుండా తెలుగు భాష అనేది పశ్చిమ బెంగాల్లో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కువగా మాట్లాడడం మా సంస్కృతిని మా సాంప్రదాయాలను అందరికి తెలిసేలాగా చేయటం ఇటువంటి సందర్భాలలో తెలుగు భాష అనేది ప్రధాన పాత్రధారిగా వ్యవహరించింది